హలో వినాయక స్టోర్స్ ఇదేనా నాకు ఇక్కడ ఏమేం ఉన్నాయి

నాకు ఇలా సింగిల్ సింగిల్ నాకలా బల్క్ బల్క్ కావాలి ఎంత ప్రైజ్ అవుతుంది

ఇప్పుడూ ఎంతండీ

ఒకవేళ నాకు బల్క్లో కొన్నీ ఎక్కువ తీసుకోవాలనుకుంటే ఎంత పడుతుంది

అంటే నేను కొన్ని కొన్నీ ఎక్కువ తీసుకుంటే ఏమన్నా డిస్కౌంట్ ఉంటుందా ఒకా నాకైతే ఒక ట్వంటీ ఐతే ఓకె అంటే డిస్కౌంట్ ఇంకా పెంచుతారా పర్సంటేజ్ ట్వంటీ కావాలంటే ఓకే అండీ ఇంకా ఇన్సర్ట్ చేసి ఇప్పుడూ ఇవాళున్నాయి కదా అండీ ఒక ప్యాకెట్లు అవి ప్యాకెట్ వైస్ అమ్ముతారా లేకుంటే సింగిల్ సింగిల్ అమ్ముత్తారా అంటే ఇప్పుడూ

ఇప్పుడు ఏ ఫోర్ సైజ్ ఏ ఫోర్ సైజ్ పేపర్స్ బండీలు ఉంది కదా అండి ఒకవేళ బండీలు ఏదీ పెద్దది అందులో ఫైవ్ హండ్రెడ్ వరకూ ఉంటాయాండీ ఓకే ఓకే త్యాంక్ యూ

ఓకే